హలో కండక్టర్ గారు అది గూడూరుకి మాకు టికెట్ ఇవ్వండి రెండు ఫుల్లు ఒకటి హాఫ్

అవును

ఏమి కండెక్టరు ఏమి మీరు నేను గూడూరు అడిగితే మీరు ఏంటి కర్నూలు కొట్టిన్నారు అట్ల ఎట్ల కొడతారండి మీరు టికెట్ అలా కాదండి మాకు గూడూరు టికెట్ ఇవ్వండి ఫస్ట్ మేము గుడూరులో దిగిపోతాం మీరు కండక్టర్ అయ్యి ఉండి టికెట్లు సరిగ్గా కొట్టకుండా ఉంటే ఎట్లా

మా ఓకే సరే సర్లేండి ఏదో ఒకటి చేయండి ఫస్ట్ మేము వెళ్ళాలి మాకు టికెట్ ఇవ్వండి ఇట్లా మీరు ఇట్లా చేసే ఎట్లండి మేము గవర్నమెంట్ వాళ్ళకి ఇన్పార్మ్ చేస్తాం మీరు ఇట్లా కాదు అయితే మీ జాబ్ పోయేటట్టు చేస్తాం చూడండి ఓకే ఓకే సరే సర్లే అండి సరే సరే లేండి ఉంటాం అండి ఓకే